మీ బేకరీలో కేక్స్ ఉన్నాయా యాక్చువల్లీ మా కూతుర్ది బర్తడే ఉంది సో దానికి ఒక కేక్ కావాలి చాక్లెట్ కేక్ ఫ్లేవర్ ఉందా వన్ కేజీ అయితే ఎంత పడుతుంది హాఫ్ కేజీ అయితే ఎంత టూ కేజీ అయితే ఎంత మ్యామ్ కేక్ వన్ కేజీ కావాలి కాకపోతే మీరు కొంచెం తక్కువ ప్రైస్కి చేసుకొని ఇస్తారా యాక్చువల్ ప్రైస్ ఎక్కువ ఉంది కదండీ నేను వన్ కేజీ తీసుకుంటున్నాను కదా కొంచెం తక్కువ చేయండి అండ్ మాకు అది ఫోమ్ అండ్ క్యాండిల్స్ అవన్నీ కూడా కావాలి కదా ఇప్పుడు కాస్ట్ ఎంతన్నారు చాక్లెట్ కేక్కి త్రీ ఫిఫ్టీయా ఆ ఫోమ్ అవన్నీ ఫోమ్ క్యాండిల్స్ అవన్నీ ఎంత మామ్ అందులేనా కొంచెం తక్కువ చేసుకుని

సరే నేను ఈవినింగ్ అలా వచ్చి చాక్లెట్ కేక్ తీసుకుంటాను ఓకేనా ఒక వన్ కేజ్ అట్లా ఉ ఉంచండి ఓకేనా నేను అక్కడికొచ్చి రాయిస్తాను మా వన్ కేజీ ఓకే అండి నేను అక్కడికొచ్చి తీసుకుంటాను లేదు అంతే ఓకే